తెలంగాణ యొక్క అత్యంత ముఖ్యమైన కొన్ని సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు ఉన్నాయి అందులో మనం బతుకమ్మ గురించి మాట్లాడుకుందాం బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పౌర్ణమి ను నుండి తొమ్మిది రోజులు పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగ లేదా సద్దుల బతు బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించుకున్నారు ఇది మనకు తెలిసినదే బతుకమ్మ పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాం సెప్టెంబరు అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు నెలలుగా రెండు పెద్ద పండుగలు జరుపు జరపబడతాయి ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కలాహలాలు కలయికలతో నిండపడుతుంది ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ మరొకటి దసరా అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణ మాత్రమే ప్రత్యేకమయిన పండుగ తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేక రంగు రంగుల పూలను త్రిణాకారంతో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు అనే పాటలను పాడతారు బొడ్డెమ్మలతో మొదలు ఎంగిలిపుప్వుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఇలా అన్నీ ప్రత్యేక దానిదే తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి సప్రహంలో నిమజ్జనం చేస్తారు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాట ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాతలు భక్తి భయం తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యమైనది వచ్చిన గత వెయ్యి ఏళ్ళుగా బతుకమ్మను ఇక్కడి ప్రజల తమ న తమ ఇంటి దేవతను పూజిస్తున్నారు ఎన్నో చరిత్రలు పురాణాలు మేళవిస్తారు ఎన్నో స చారిత్రక పాటలు పాడుతారు కూడా ఈ పాటాలలో చాలా వినసొంపుగా ఉంటాయి బతుకమ్మ పాటలు మనం అవింటే మన కష్ట సుఖాలు కూడా తొలిగిపోతాయి ఇంకా ఏందీ అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ అసిత్వం బతుకమ్మలోనే ఉంది తెలంగాణ నేల నేలపై బతుకమ్మ పండుగ శ శబ్దాలను జరుపుకుంటారు ఈ పండుగ ఈ పండుగ వర్షాకాలంలో చివరిలో శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయంలో పూసి ఉంటాయి వీటిలో కనుమ పూలు తంగేడు పూలు బాగా ఎక్కువగా వస్తుం వస్తాయి బంతి చేమంతి నందివర్ధనం లాంటి పూలకు కూడా ఇదే సమయం సీతాఫలాలు అవన్నీ కూడా మనం అలంకరిస్తాం పూలతో కీర్తిస్తూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత ఎంతో విశిష్టమైనది ఇంకేంది అంటే ఇత్త మనం తెలంగాణ లో బ బతుకమ్మ జరుపుకుంటాం కదా దీని గురించి నేను కొంచెం విశిష్టత చెప్పాను ఇంకా దాని పటం పండుగ కథ దాని గురించి చెప్పుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వారి వద్ద వేములవాడ చాళుక్యలు సామంతులు ఉండేవారు ఇంకా చోళకులకు రాష్ట్ర రాష్ట్రకుటుం కుటులకు యుద్ధం జరిగినప్పుడు ఆ చాళుక్యలు రాష్ట్రకూటులకు యుద్ధంతో నిలిచారు క్రీస్తు శకం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో చాళుక్యరాజైన తెల్లపాడు రాష్ట్రకూటులకు చివరి రాజుగా వ్య వ్యవహరించిన కర్కుడికి హతంచేసిన కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని తెల్లపాడు రాజే పరిపాలించేవాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెల్లవాడు మరణించడంతో తనకి కుమారుడైన సత్య రాయుడు రాజపీఠానికి అది అధిష్టించాడు అప్పటి వేములవాడ లో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వర ఆలయం ఉండేది ఆపదలో ఉండేవారికి రాజరాజేరికి అండంగా ఉండేది ఉంటుందని అప్పటి ప్రజలు నమ్మేవారు ప్రజలే కాదు చోళరాజు పరాతంలో సుందరళ సుందరచోళా కూడా రాష్ట్రకూటలకు నుంచి ఆపద తలెరెత్ తలెత్తినప్పుడు రాజ రాజరాజేశ్వరునికి భక్తుడిగా మారిపోయాడు రాజరాజేశ్వర తనను కాపాడిందని నమ్మిన పరాత సుందర చోళ తన కుమారుడికి రాజరాజ అని నామకర కరణం చేశాడు ఆ రాజరాజ చోళను క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వరకు రాజ్యాన్ని పరిపాలించాడు చరిత్ర చెబుతోంది అంతని కుమారునికి రాజేంద్రున సత్యప్రాసంపై జరిపిన యుద్ధానికి సేనాధిపతిగా వ్యవహరించిన విజయం సాధించాడు ఆ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయం అనే కూల్చేసి అందులోనే భారీ శి శివలింగాన్ని తన తం తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం క్రీస్తు శకం వందేల ఆరు ఏకంగా ఓ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు రాజరాజ చోళ సంస్థ నిర్మాణం పూర్తయ్యాక భారీ శివలింగాన్ని బ్రిహదేరాలలో ప్రతిష్ఠించాడు తమ రాజ్యంపై దాడి చేసిన దోషంగా సోమ త్విపని ద్వాసంలో నిర్మాణాన్నికి చేపట్టబడింది ఇంకేంటి అంటే బతుకమ్మ పండుగ ప్రకృతి అరాధించే పెద్ద పండుగ పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమర్దిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో జలంతో మానవ అనుబంధాన్ని సం సంబరంగా జరుపుకోబడుతుంది ఆ సంబరాలలో జరుపుకునే వారం అత్తంట స్త్రీలు బొడ్డెమ్మను బతుకమ్మతో పాటూ చేసి ని నిమజ్జనం చేస్తారు మనం బతుకమ్మ గురించి మాటాడుకున్నాం కదా అందులో కొన్ని పండుగ సంబరాలు ఉంటాయి ఏంటీ అంటే తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు ఎలా ఏం చేస్తాము అని తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నేపథ్యం నైవేద్యం సమర్పిస్తారు మొదటి ఎనిమిది రోజులు నైవేద్యం తరారి తయారీలో యువతీయువకులు పాల్గొంటారు చివరిరోజును సద్దుల బతుకమ్మ అంటారు ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళ తయారు చేస్తారు ఇంకా అందులో తొమ్మిది రోజులు బతుకమ్మ నైవేద్యాలని చెప్పినాం కదా అందులో మొదటి ఏంటీ అంటే ఎంగిలి పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ మహా అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలయితుంది తెలంగాణ దీన్ని ప్రత్తమస అని కూడా అంటారు పెద్దరమస కూడా అంటారు నువ్వుల బియ్యంపిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇంకా రెండవది ఏంటి అంటే ఆట అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తారు స చప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి స్మరిస్తారు మూడవది ఏంటంటే ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యం తయారు చేసిన సమర్పిస్తారు నాలుగవది నానే బియ్యం బతుకమ్మ నానవేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు అట్ల బతుకమ్మ అంటే అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు అలిగిన బతుకమ్మ ఈరోజు ఆశ్వయుజ పంచమి నైవేద్యాన్ని సమర్పించరు అంటే ఆరు రోజు మనం దేవా తొమ్మిది రోజుల దుర్గ మాతని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఆరో రోజు అనేది ఏ నైవేద్యమనేది దేవునికి పెట్టరు వేపకాయల బతుకమ్మ అంటే బియ్యంపిండితో బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పించి స్మరిస్తారు వెన్నముద్దల బతుకమ్మ అంటే నువ్వులు వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు ఐదో ఐదురకాలుగ నైవేద్యాలు తయారు చేస్తారు మనం మొత్తం తొమ్మిది రోజుల ఏమేం నైవేద్యాలు పెట్టుకుంటారో మాట్లాడుకున్నాం ఇంకా చెప్పాలి అంటే మనం బత్ తెలంగాణ అత్యధి ముఖ్యమైన కొన్ని సంస్కృత దాంట్లో బతుకమ్మ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు దీంట్లో బోనాలు గురించి మనం చెప్పుకుందాం బోనాల పండుగ ఏందీ అంటే మనం బోనాలు గ్రామంలో ఇంకా అక్కడిక్కడ కూడా కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని కొన్ని దాంట్లో చాలా బోనాల పండుగలు చేసుకుంటారు అంటే కొంత పెద్దమ్మ తల్లికి పోచమ్మ తల్లికి అలాంటి వాటి దాని గురించి ఈ చేస్తారు ఇంకా ఏంటీ అంటే బోనాలలో కొన్ని కొన్ని వి కొన్ని కొన్ని గ్రామాలలో కొన్ని కొన్ని విధాలుగా తయారు చేస్తారు అంటే వి సెలబ్రేట్ చేసుకుంటారు బోనాలు ఒక హిందూ పండుగ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మహాకాళి దేవుని పూజిస్తారు ఇది వార్థిక నగరంపై హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు బోనాలు సాధారణంగా జూలై ఆగస్టులో వచ్చే ఆష మాస సందర్భంగా జరుపుకుంటారు పండుగ మొదటి మరియు చివరి రోజుల్లో ఎల్లమ్మ దేవత కోసం ప్రత్యేక పూజలు చేస్తారు ఇంకేంటి అంటే ఈ మ బోనాలు బోనాలు ఏంటి అంటే తెలంగాణ బోనాల పండుగ అంటే అందరికీ పోతురాజులు బోనం పోలేరమ్మ ఎల్లమ్మ వంటి దేవతలు గుర్తొస్తారు ఎత్తుడైన భాగ్యనగరంలో జరంత బోనాలు పండగ ఫేమస్ అయ్యింది కానీ ఒకప్పుడు ప్రతి ఒక్క ఊర్లో ఈ బోనాలు పండుగనే మ మస్తుగా జరుపుకునేటోళ్ళు ప్రభుత్వం తెలంగాణ సర్కారీ పండుగకు రాష్ట్ర పండుగంగా నిర్వహిస్తూ వస్తుంది ఈ పండుగలలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండ కా కాడే ఎత్తుకొని బయలుదేరుతారు మొదలు ఇక్కడ బోనం స్టార్ట్ అయ్యాక అన్నిచోట్ల బోనాలు ఎత్తుకుంటారు తొలి బోనాన్ని ప్రతి ఏటా ఆషాడ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం నాడు జోరుషోరుగా బోన జరుపుకుంటాం ఈ ఏడాది గురువారం నోడు షురూ అనేది ఈ నేపద్యం భాగ్యనగరంలో నాలుగు వరాలు పాటు ఒకే వారంలో ఒకే గుడిలో ఎత్తుకొని బోనాల పండుగ సంబరాలు ప్రస్తుతంగా నిర్వహించారు దీని వెనుక ఉన్న కథ క్షుమిస్తూ క్షమిస్తూ ఏంటో చూసేద్దాం పదండి మనం ఆల్రెడీ బోనాల గురించి మాట్లాడుకుందాం ఎలా సెలబ్ చేస్తారు ఏంది ఎక్కడ ఏం చేస్తారు ప్రతి ఏటా బోనాల పండుగ సంబరాలు సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ బాలమ్మ ముత్యాలమ్మ మహాకాలమ్మ పెద్దలమ్మ ఇలా ఏడగురు అక్క చెల్లెలు దేవాలయానికి ముస్తాబవుతాయి ముందుగా అలా గోల్కొండలో ఉన్న జగ జగదాంబికా అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు ఆ తర్వాతనే ఇతర ప్రాంతాలలో బోనం ఎత్తడం షురూ చేస్తారు ఆషాడ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం గురువారం రోజున బోనాల పండుగ సంబరాలు మస్తుగా జరుపుకుంటారు బోనం అంటే బోనం అంటే భోజనం కానీ అని అర్థం అమ్మవారికి సమర్సిస్తూ నైవేద్యాన్ని బోనం అంటారు ఈ బోనాల పండుగకు దాదాపు వెయ్యేళ్ళ సంధి జరుపు జరుపుతూ ఉంటారు చరిత్ర పరిశీలిస్తే కాకతీయ రోజులైనా ఒక్కరైనా ప్రభాత రుతుడు గోల్కొండలోనే ఈ జగత్ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక ప్రజలు పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు ఆ తరువాత వచ్చిన ముస్లిం నవాబులు సైధ్యం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన్నారు అంతేకాదు భాగ్యన భాగ్యనగరంలో జగదాంబిక అమ్మవారి ఆది పురాణత ఆలయం ప్రసిద్ధిగాంచింది అందుకే ఇక్కడ తొలి బోనం షురూ అయితది రెండో బోనం మల్కంపేట్ రేణుక ఎల్లమ్మ గుడిలో ఎత్తుతారు మూడో వారం సికింద్రాబాద్లో ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఎత్తుతారు ఇంకా చెప్పుకోవాలంటే సికింద్రాబాద్లోనే ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని ఓ చరిత్ర ఉంది బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సూరడీ అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయంలో రాజ్యంలో చేరిన తర్వాత పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో మధ్యప్రదేశ్లో ఉజ్జయినికి చాక్ పేరు అయ్యాడు అప్పుడు భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సో సోకి కొన్ని వేలమంది చనిపోయారు అది తెలుసుకున్న తన నిరో సహద్యోగులు కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్ళి తమ ప్రాంత ప్రజలకు రక్షించమని కోరుకున్నారంట అక్కడ ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం నిర్మిస్తామని అనుకున్నారు అంతే అప్పుడు ఆ వ్యాధి తగ్గిపోయిందట ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో తమ నగరానికి తిరిగి వచ్చి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠి ఆలయ నిర్మాణం దగ్గరుండి పూర్తయి చేయించారు అప్పటికప్పుడే ఆషాడంలో బోనాలు సంబరాలు మస్తుగా జరుగుతున్నాయి ఇంకేంది చెప్పుకోవాలి అంటే విదే విదేశాలలో బోనాల పండుగ కూడా జరుపుకుంటారు తెలంగాణలో జరుపుకున్న ప్రతి ఒక్క పండుగ ఒక చారిత్రిక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే తెలంగాణ సంస్కృతి సాహిత్యం చాటి చెప్పే మాదిరింగానే పండుగలు ఉంటాయి డబ్బులు తాలూలు మద్యం నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనం సమర్ధిస్తారు ఆడోళ్ళు ఈ పండుగకు దేవా దేవి దశ దశవిదేశాలలోను ఒక పేరు ఉంది ఆ పండుగ విదేశాలలో సైతం ఘనంగా జరుపుకుంటారు ఇంకా చెప్పుకోవాలంటే బోన బోనంతో ఆషాడంలో అమ్మవారు పుట్ట పుట్టెక్కించి వస్తారని చాలామంది నమ్ముతారు అందుకే బోనాన్ని వట్టి అమ్మవారికి స్మరించడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకే తమ కూతురికి ఇంటికి వచ్చిందని భావించి అమ్మవారలను పేరుతో భోజనం స్మరిస్తారు ఈ వెనుక ఓ సైంటిఫిక్ రీసన్ కూడా ఉంది ఆషాడం అంటే వానాకాలమే కాలంలో ఎవరు రోగాలు వస్తూ ఎ ఏవేవో రోగాలు వస్తుంటాయి అవన్నీ కాకుండా రాకుండా ఆ పిల్లలే స చల్లగా చూడు తల్లి అని అమ్మవారికి కోరేందుకే బోనం స్మరిస్తారు బోనం భాగంగా మట్టికుండగా చ చుట్టూ పసుపు పూస్తా పూస్తారు మొత్తం వేషకులు కడతారు ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనం అవుతాయని ఆరోగ్యం స ఫలంగా ఉంటుంది ఇంకేంటి అంటే బోనాల పండుగ అంటే బోనం తర్వాత ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పోతురాజే ఆ పురాణాలలో ప్రకారం ఏడుగురు అక్కచెల్లెళ్ళకు అమ్మవారు తొమ్మిడి తమ్ముడే పోతురాజు ఆ పోతురాజుతోనే జాతర సంబరాలలో మస్తుగా జోరుగా అవుతాయి ఈ ఒక్క చివర బోనాలు జాతరలో చివరి రోజు ఘటం చాలా ముఖ్యమైనది సోమవారం తెల్లవారుజామున మాతంఘీశ్వరి ఆలయం ఎదురుగా వివాహం కానీ ఓ స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెప్పుకు చెపుతుంది తనే రంగం అంటారు ఇలా ఆషాడ మాసంలో మొదటి ఆదివారం ప్రారంభమైన బోనాలు నాలుగు వారాల్లో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఘనంగా జరుపుకుంటూ చివరకు ఏనుగు మీద అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి మూసీ నదిలో నిమగ్నం చేస్తారో ఈ ఏడాది పంతొమ్మిది వందల ఇరవై మూడు జూలై పదహారవ తేదీన బోనాలు సంబరాలు పూర్తి జరిగాయి ఇంకేంటీ అంటే ఈ బోనాలు మొత్తం మనం తెలుసుకున్నాం కదా ఈ బోనాలు చాలా అంటే ఒక్కొక్క గ్రామంలో ఎలా జరుపుతారు మన తెలంగాణలో ఎలా వచ్చింది ఏంది అనేది చాలా భాగా మాట్లాడుకున్నాం కదా బాల ఇంకేంటి అంటే మన తెలంగాణ ముఖ్య అత్యంత ముఖ్యమైన కొన్ని సంస్కృతంలో బోనాలు మాట్లాడుకున్నాం దసరా మాట్లాడుకున్నాం ఇంకేమంటే ఉగాది మనకి తెలిసినదే ఉగాది ఫెస్టివల్ అంటే పండుగ ఎలా జరుపుతారు ఏం చేస్తారు అంటే పచ్చడి అన్ని చేస్తాం కదా అది అనమాట ఇంకేంది అంటే ఉగాది రోజు అసలు ఉగాది ఎలా జరుపుకుంటారు ఏంది దాని యొక్క చరిత్రనే ఏంది అంటే ఉగాది ఒక అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి అది ఉగాది అంటే సృష్టి ఆరంభమైనదే ఉగాది యోగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాన దక్షిణాన ద్వయా సమయంతో యోగం కాక ఆ యుగానిక అదియుగ ఉగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఇంకేంటి అంటే ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ తెలుగు సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చు తెచ్చుకుంది చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే ఈ పరిద్వానికి ఎంత ముఖ్య ముఖ్యాంత ముఖ్యాంత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్తులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహస్తులు ఇలాంటివి జరుపుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణన్ని చేస్తారు మరి కొన్ని రోజులు వారాన్ని నామ సంవత్సరానికి ముగుంపు పల్లకి ప్లహనామా సంవత్సరానికి స్వాగతం పలుకున్న నేపథ్యంలో ఉగాది విశిష్ట చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇంకేంటి అంటే చైత్రమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున వివిధ జగత్తుగా సృష్టించడాన్నే నమ్ముతారు సామాకుడు వేదాలుగా స్ తస్ తస్కరించిన కారణంగా మస్తావతారం ధరించిన విష్ణువు అతడికి సహరించిన వాటికి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణం ప్రతిత చైత్ర శుద్ధ పౌ పౌర్ణమి రోజున సూర్యోదయ వేళల బ్రహ బ్రహ్మదేవుడు సృష్టిని సృజించాడని చెప్తారు అంటే ఉగాది రోజు అంతే కాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగ జరుపుకుంటారు ఇంకేంది అంటే ఉగాది అని యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్రం గమనం నక్షత్రం గమనానికి అది ఉగాది అంటే స్పర్శ సృష్టి ఆరంభమైనదమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉదాహరణకు దక్షణకు ద్వయ సయోద్యం యోగం కాక ఆ యుగానికి అది ఉగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగు వారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడ్వంగా తమిళులు పుత్తుడు అని పేరుతో మలయాళీలో విష్ణు అనే పేరుతో సిక్కులు వైశాలిగా బెంగాలీగా పోయు అనే వైశాగ్ అనే జరుపుకుంటారు ఇంకేందంటే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఎలా ఎలా చేస్తే ఏంది అని ఏంటి అంటే ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి ఇంకా ప్ర ప్రడుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే విధంగా అనుభవాలను సూచించారు ఇంకా జీవితంలో అన్నీ భవనాలను చూపే భాగం ఇందులో ఇమిడి ఉంటుంది పచ్చడి యొక్క ప్ర పదార్థం ఒక భావాన్ని అనుభవాన్ని ప్రత్యేక బెల్లం తీసి ఆనందానికి ప్రత్యేకంగా ఉప్పు ఇంకా వేప పువ్వు ఇవన్నీ వేసి చేస్తాం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన ప్రసిద్ధులు పచ్చడి మామిడి ముక్కలు కారం ఇవన్నీ వేసి మనం పచ్చడిని తయారు చేస్తాం ఇప్పుడు మనం తెలంగాణ ప్రాముఖ్యత అత్యక కొన్ని అత్యంత ముఖ్యమైన కొన్ని సంస్కృత సాంప్రదాయాలలో బోనాలు దసరా ఉగాది గురించి మాట్లాడుకున్నాం